భారతదేశంలో డోక్రా హస్తకళ అభివృద్ధి చెందింది ఇది ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన హస్తకళల్లో డోక్రా ఒకటి ఇది ఒక రకమైన లోహపు పోత పని ఈ కళ భారతదేశంలో నాలుగు వందల సంవత్సరాలకు ముందు నుంచి ఉంది